నమస్కారం అండి నాకు వారం రోజుల నుంచి చాలా ఒకటే జ్వరం ఉంది ఆరోగ్యం బాగుంటలేదు జ్వరం ఉంది ఇంకా తల నొప్పి కాళ్ళ నొప్పులు జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నవి అండి కొంచెం పరిష్కారం చెప్తారా తీసుకుంటున్నాను అండి

అవును

సరే అండి అండి ఇంకా అవునండి సరే అండి ఉంది ఇంకా సరే అండి అదే అండి కళ్ళు తిరిగి పడిపోతున్న ఊరికే సరే అండి ధన్యవాదాలు